హలో నమస్కారం అండి మీకు ఏ విధంగా సహాయపడగలం అండి మేము

మా దుకాణం కొత్తగా కూడా వచ్చాయి అండి మా దుకాణంలో ఇప్పుడే మా దగ్గర ఉన్న కొన్ని వస్తు కొన్నిపేర్లు చెప్తాను అండి అందులో మీరు ఏదైన వెంచుకో ఎంచుకోండి ముందుగా పూసల జడకు అయితే వెయ్యి రూపాయిలు అవుతుంది అండి అలాగే స్టెప్పు జడకి ఐదు వందల రూపాయలు అవుతుంది అండి అలాగే ఇలా పూసలు వేసిన జడకు అయితే పదిహేను వందలు అవుతుంది అండి అలాగే జడ బిళ్ళలు అలాగే మీకు ఇలా కాదనుకుంటే మీ జుట్టు రింగులు రింగులుగా ఉంటే బాగా అల్లడానికి అలా ఒక ఐడు వందల రూపాయిలు అవుతుంది అండి అలాగే జడబిళ్ళలు పెడితే పదిహేను వందల రూపాయలు అవుతుంది అండి మీకు ఇందులో బాగుంటుంది అండి మీరు ఎలా వేసుకోవాలి అనుకుంటున్నారు ఏది ఎంచుకున్నారు అండి ఇప్పుడు మీరు జడ జడ బిళ్ళలు పెట్టుకుంటే పదిహేను వందల రూపాయలు అండి లేదండి పక్క షాపులో పక్క దూకాణంలో కూడా అడిగి రండి మీరు అంతే ఇస్తున్నాం అండి సరేలేండి ఇంకా మీరు అన్న మాట నేనేం కాదంట సరే వెయ్యి రూపాయలు తీసుకోండి ఎప్పుడ ఎప్పుడు అండి మీ అక్క గారి వచ్చే వారం మూడో తారీఖు మళ్ళీ మీరు ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ వచ్చే వారం మూడో తారీఖున

సరే అండి ధన్యవాదములు అండి అలాగే మా దుకాణానికి మీరు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాము ధన్యవాద